ఆదర్శవంతమైనా జీవనశైలిలో ఆరోగ్య విషయంలో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి పొద్దున లేవగానే బ్రెషింగ్ చేయించడం నీట్గా స్నానం చేయడం లాంటివి టైమ్కు టైమ్కు ఫుడ్ ఇవ్వడము మొలకల లాంటివి ఆరోగ్యకరమైన మొలకలు కానీ కూరగాయలు కానీ పాలు గుడ్లు ఇలాంటివి పెట్టడం ఉండాలి మంచి మంచి శక్తిని వాళ్ళకి ఇవ్వాలి టీవిలు కానీ ఫోన్లు కానీ ఇలాంటివి చూడడానికి చూసేవాటికి దూరంగా ఉంచాలి వాళ్ళకు స్ట్రెస్ కానీ ఎక్కువ ఎలాంటి చెడు ఆలోచనలు కానీ వాళ్ళ మైండ్లోకి రాకుండా వాళ్ళ మైండ్లోకి రాకుండా మంచి ఆటలను వాళ్ళు నేర్చుకునే విధంగా చూసుకోవాలి ప్రతీ విషయంలో ప్రతీ ప్రతీ ప్రతీదాన్ని వాళ్ళకు చక్కగా నేర్పించటము చక్కగా చదవడము అలాంటివి అన్నీ అలవర్చుకోవాలి ఇలాంటివన్నీ మనం ప్రతీ ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి ఎలాంటి విషయంలో వాళ్ళకి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా ప్రతీ విషయాన్ని తల్లిదండ్రులుగా మనము వాళ్ళను అదర్శవంతులుగా తీర్చిదిద్ధేలా మనం చూసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతీ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పే విధంగా మనం వాళ్ళకు మంచి విషయాలు మనం వాళ్ళకు చెప్పే విధంగా అలవర్చుకోవాలి ఇలాంటి విషయాలు పిల్లలకి ఎలాంటి చెడు ఆలోచనలు కానీ చెడు ప్రవర్తన కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళకుండా ప్రతీ విషయాన్ని మనం వాళ్ళకు చెప్పుకుంటూ మన వాళ్ళ వివరాలను మనం తెలుసుకుంటూ ఉండాలి పిల్లల విషయంలో జాగ్రత్తగా కేరింగ్గా ఉండేలా మనం అలవర్చుకోవాలి ప్రతీ విషయాని ప్రతీ విషయాలను కూడా మనం ప్రతీది వాళ్ళకు చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసుకుంటూ వస్తారు మంచి మంచి అలవాట్లను మంచి మంచి ఆరోగ్యకరమైన విషయాలను ఎక్ససైజ్ లాంటివి ఇలాంటివి అన్నీ వాళ్ళకు వ్యాయామం యోగా లాంటివి కూడా వాళ్ళకు నేర్పించుకుంటూ ఉండాలి మనం వల్ల వాళ్ళ అవగాహన వల్ల కాన్సెప్ట్ మొత్తం చదువు పైన మంచి మంచి విషయాల పైనకి వెళ్ళేలా మనం చూసుకోవాలి పిల్లల విషయంలో ప్రతీ విషయాన్ని కూడా మనం చక్కగా ఉండేలా చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను